మన ఊరిలో ఎవరికైనా కుక్క కరిస్తే మనం ముందుగా చేయవలసింది ఏంటంటే కుక్క కరిచిన చోట పసుపు రుద్దాలి రుద్దిన తరువాత తనకి కొన్ని నీళ్ళు అయినా ఇవ్వాలి అంతకి అది తక్క తగ్గకపోవడానికి అప్పటికి మనం ప్రక్కనున్న దవాఖానకు తీసుకెళ్ళి అక్కడ డాక్టరు ఉంటే తనకి అడిగి ఏమైంది సార్ ఇక్కడ కుక్క కరిచింది ఎలా ఏమైనా మందులు ఇస్తారా ట్రీట్మెంట్ చేస్తారా అని అడిగి ఆ డాక్టర్ని మనం కలిసి ఏం చేయాలో తెలుసుకొని మనం అదే తరువాత అప్లై చేయాలన్నమాట కుక్క కరిస్తే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం కుక్క కరవ కుక్క కరవగానే మనం ఆ చోట మనం పసుపు రుద్దాలి పసుపు రుద్దితే అక్కడున్న క్రిములనన్నీ చంపేసి మనకు ఇన్ఫెక్షన్ కాకుండా చేస్తుంది పసుపు మనకు ఎంతో సహాయపడుతుంది కుక్క కరిస్తే అది ప్రాణాలకు మంచిది కా మంచిది కాదు కాబట్టి ఏమంటే మనం డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్కి చదువుకొని చాలా తెలుసుకొని వస్తారు కాబట్టి మనం డాక్టర్ని కలిసి ఏమైందో తెలుసుకొని తెలుసుకొని తరువాత ట్రీట్మెంట్ చేయాలని అడగాలి అప్పుడు డాక్టర్ మనకు కొన్ని సూచనలు ఇస్తాడు ఇట్లా చేయాలమ్మా ఇవి తినాలి ఇవి తినకూడదు ఇవి తింటే సెప్టిక్ అవుతుంది ఇవి తినకూడదు ఇప్పుడు కుక్క కరిచింది కాబట్టి అక్కడ చీము రావచ్చు కాబట్టి మనం పప్పు చింతపండు ఇలాంటివి తినకూడదు అని చెప్తారు కొన్ని రోజుల కారం పొడి తినమని చెప్తారు ఇలా చెప్తారు కాబట్టి మనం వాళ్ళు చెప్పింది విని వాళ్ళు చెప్పినట్టు పాటించాలి పాటిస్తేనే అప్పుడు మన ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉంటుంది కుక్క కరిచిన వాళ్ళు కొందరు చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే కుక్క చాలా విష విషకరమైనది కాబట్టి అందుకని మనం కుక్క కరిచినపుడు ఏమంటే పసుపు రుద్దుకొని డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ మనకు చెప్పిన దాన్ని బట్టి మనం పాటించి మన ఆరోగ్యాన్ని మనం మెరు మెరుగుపరచుకోవాలి కొద్ది రోజులకు మనము ఏదైపా